ఆంధ్రప్రదేశ్లో సుస్థిరమైన లేదా ఆధునిక వ్యవసాయాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో పనిచేసే ప్రధాన చర్యలు కార్యక్రమాలు ఉన్నాయి అయి ఏంటంటే ప్రభుత్వం ప్రైవేటు స్వచ్ఛంద సేవ ఒకప్పుడు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఏమన్నా రైతులకి ఆంధ్రప్రదేశ్ అనే కాదు ఎక్కడన్నా సరే రైతులకు సహాయం చేయమంటే వెనకడుగు వేసేవారు ప్రతి ఒక్కరూ కాకపోతే ఇప్పుడు అలా కాదు ఎందుకు అంటే మనము బాగుండాలి అంటే మనం మనకోసం పనిచేసే రైతులు బాగుండాలి దాని కోసం చాలామంది ఆలోచించి ఇప్పుడు రైతులకు ఎటువంటి కష్టం వచ్చినా సరే ప్రతి ఒక్కరూ ఈ రకరకాలుగా సహాయపడుతున్నారు అందులో ప్రభుత్వం డబ్బు చెల్లించడం ప్రైవేట్గా చాలా రకాలుగా హెల్ప్ చేస్తుంది తర్వాత స్వచ్ఛంద సేవ ప్రతి ఒక్కరికి ఏదో ఒక విధంగా సహాయం చేస్తూనే ఉంటుంది అలాగే మునుపెన్నడూ లేనంత మార్పు ఉంది అంటే ప్రభుత్వంలో రైతులు బాగుంటేనే మనం బాగుంటాము ఎందుకంటే మనం ఎంత సంపాదించినా ఫుడ్ లేకపోతే మనం ఉండలేము అలాంటిదే ఆ ఫుడ్ తెచ్చి పెట్టేదే మన రైతులు అలాంటి వారి కోసం మనం మారుతూ ఉండాలి మన ప్రభుత్వాలు మారుతూ ఉండాలి రైతుల సంఖ్య కూడా అప్పట్లో చాలా తక్కువ ఉండేది పంటలు లేవని చనిపోవడాలు ఇలా చేసేవారు కానీ ఈ కాలంలో చాలామంది సంతోషంగా ఉంటున్నారంటే పంటలు సరిగ్గా పండడం వల్ల వాళ్ళందరూ వాళ్ళ కుటుంబాలతో సంతోషంగా ఉంటున్నారు అలాగే ప్రతి ఒక్కరు బాగుండాలి అంటే ఆంధ్రప్రదేశ్లో కొన్ని సుస్థిరమైన ప్రదేశాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ అంటేనే మనిషికి మనిషి సాటి ఒకరికొకరు సాయం చేసుకోవాలి దానివల్ల రైతులు బాగుండాలి దాంట్లో మనం కూడా బాగుండాలి